ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై నాలుగు రెండు వేల నాలుగు ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది లక్ష యాభై వేల నాలుగు వందలు తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందలు తొంభై తొమ్మిది